కొన్నేళ్ళ క్రిందట పాత మొబైల్స్ కీ ప్యాడ్ మోడల్ కానీ ఇప్పటి మొబైల్స్ టచ్ ప్యాడ్ ఫోన్స్ దీనిలో వీడియో కాల్స్ చేసి ఒకరితో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు ముందు టూ జీ నెట్వర్క్స్ కనెక్షన్సే ఉండేవి ఇప్పుడు త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ వచ్చేసాయి టూ జీతో పోలిస్తే ఇప్పటి నెట్వర్క్స్ బాగా పని చేస్తున్నాయి నేను ఎయిర్టెల్ సిమ్ని వాడుతున్నాను నెలకు రెండు వందల ముప్పై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ఎస్ మరియు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది